భారద్దేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన క్రీడల్లో మొదటది క్రికెట్ సో భారత క్రికెట్ క్రీడ అన్నిటికంటే ఎక్కువ అభిమానులున్నారు ప్రఖ్యేత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ దేవుడని పిలుస్తారు మహేంధర్సింగ్ ధోని విరాట్ కోహ్లి రోహిత్శర్మ రెండోది ఫుట్బాల్ ఫుట్బాల్ భారత్ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గోవా కేరళా వంటి రాష్ట్రాల్లో ప్రాచూర్యం పొందింది ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు భైచుంగ్భూటియా మూడోది హాకీ హాకీ భారత్ దేశ జాతీయ క్రీడ భారత హాకీ జట్టు ప్రపంచ స్థాయిలో ఎన్నో విజయాలు సాధించింది ప్రఖ్యాత హాకీ ఆటగాళ్ళు ధ్యాన్ చంద్ హాకీ జాగ్గూర్ సర్ధార్ సింగ్ నాలుగోది బ్యాట్మెంటన్ బ్యాట్మెంటన్ కూడా క్రీడ ఇటీవల కాలంలో అత్యంత ప్రాచరణ పొందింది ప్రముఖ ఆటగాళ్ళు పీవి సింధు సైనా నెహవాల్ కిడంబి శ్రీకాంత్ ఐదోది కబడీ కబడీ సాంప్రదాయ భారతీయ క్రీడ ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం తరవాత కబడ్డీ కొత్త గుర్తింపు పొందింది ప్రసిద్ది ఆటగాళ్ళ అనుప్కుమార్ అండ్ పర్విత్ నర్వాల్ ఆరోది టెన్నిస్ టెన్నిస్ ప్రపంచ భారత స్థాయిలో భారతీయ ఆటగాళ్ళు ప్రాతినిధ్యం చేసింది ప్రముఖ ఆటగాళ్ళు లియాండర్ పేస్ సానియా మీర్జా రోహన్ బోపన్న భారతదేశంలో అథ్లెట్లు విషయానికి వస్తే ప్రసిద్ధి అథ్లెట్లు మిల్కాసింగ్ ఫ్లైయింగ్ శిక్ నాలుగొందల మీటర్ల పరిగ్ గెత్తడాల్లో ప్రసిద్ది చెందిన ఆయన భారత అథ్లెటిక్స్ చరిత్రలో గుర్తుండిపోయే పేరు పీటి ఉష పేరు వజ్రం అని పిలిచే క్రీడాకారిణి భారతదేశంలో అథ్లెటిక్స్ అభివృద్ధి ప్రేరణనిచ్చారు నీరజ్ చోప్రా రెండువేల ఇరవైఒకటి టోక్యో ఒలంపిక్స్ జావలిన్ త్రోలో స్వర్ణ పథకం గెలుచుకొని చరిత్రను సృష్టించాడు నాలుగోది మేరికామ్ బాక్సింగ్లో భారతదేశ గర్వకారణ ఆమె ప్రపంచ ఛాంపియన్షిప్ ఆరోసారి గెలుచుకుంది అభినవ్బింద్రా ఒలంపిక్స్లో షూటింగ్లో స్వర్ణపథకం గెలిచిన తొలి భారతీయుడు హిమాదాస్ ఆమె ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి భారతీయురాలు

దింగ్ ఎక్స్ప్రస్ అని పిల్ పిలిచేవారు కూడా ఆమెను ఇంకా ఏడోది దీపాకర్మాకర్ జిమ్నాస్టిక్స్లో రియా ఒలంపిక్స్ ఫైనల్కి చేరిన తొలి భారతీయ మహిళ సో ఈ క్రీడలు మరియు ఇవి అథ్లెట్లు భారతదేశంలో క్రీడ ఐ మీన్ అథ్లెట్లు క్రీడలు స్ఫూర్తిని మరియు దేశం గర్ దేశం గర్వించే భావాన్ని పెంపొందించాయి